నమస్కారం సార్ నా పేరు కిరణ్ కుమార్ సార్ ఈ కొత్తగూడెం కమల్ స్టూడియో ఆయన సార్ ఫోటో స్టూడియో ఆయన సార్ నాది ఎంగేజ్మెంట్ ఉంది సార్ ఈ నెల ఫిబ్రవరి పదమూడవ తారీఖుకి నాకు ఫొటోస్ కావాలి సార్ అదే మరి మీరు అది ఏ రేట్లో ఉంటుంది రేట్లు ఎంత అయితే ఎంగేజ్మెంట్ కదా సార్ ఇప్పుడు ఏమో జస్ట్ ఫొటోస్ చాలు ఈ మ్యారేజ్ అప్పుడు వీడియో కవరేజ్ కూడా కావాలి దానికి దీనికి కలిపి ఎంత చెప్తారు సార్ రేటు ఎంతలో అవుతారు సార్ ఓకే ఓకే ఓకే సార్ అయితే మనకు అంత రేట్లో కాకుండా కొంచెం రీజనబుల్గా ఏమన్నా ఆలోచించి చెప్పరాా సార్ అంటే మనకు కొంచెం క్వాలిటీ తక్కువైనా పర్లేదు తర్వాత షీట్లు కొంచెం తక్కువైనా పర్లేదండి సీట్లు ఎక్కువ కాకుండా కొంచెం క్వాలిటీ తక్కువ ఉండి మీడియంగా ఉండి మనకు యావరేజ్ వచ్చిన సరిపోతుంది సరే సరే సరే థ్యాంక్ యూ అండి అడ్రస్సు మీది ఎక్కడ సార్ కొత్త కూడా మన లక్ష్మీ దేవిపల్లి కదా సార్ ఓకే ఓకే ఓకే సార్ వస్తాను సార్ అక్కడికి సరే సరే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ